అవునండీ ఓకే ఓకే ఆ హోమ్ డెలివరీ చేస్తామండీ మీ ఏరియా ఎక్కడ తిరుపతిలో ఆ చేస్తామండీ తిరుపతి సర్రౌండింగ్స్లో ట్వంటీ కిలోమీటర్స్ వరకు మేము ఎక్కడికన్నా డెలివరీ చేస్తాము ఎబవ్ టూ తౌసండ్ బిల్ చేయాలండీ అన్నీ దొరుకుతాయండీ పిల్లల టాయ్స్ హా బ్యాగ్స్ పిల్లల స్టేషనరీ బుక్స్ ఇంకా కిచెన్కి కావాల్సిన సామాన్లు పూజా సామాన్లు మీకు ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు ఏవేవి కావాలో చెప్పారంటే నేను మీకు వీడియో కాల్ చేస్తాను లేదా మీరు డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసినా నేను హోమ్ డెలివరీ చేయిస్తానండీ ఉన్నాయండీ ఉన్నాయండీ ఉన్ ఉన్నాయి ఉన్నాయండీ మీకు ఫ్రిడ్జ్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుందండీ మీరు మొత్తం ఒక ప్యాకెట్లో వస్తుంది షీట్సు ప్లస్ పైన వేసే కవరు లోపల లోపల వేసే షీట్సు అన్నీ ఒక ప్యాకింగ్లో ఉంటాయి నేను అది ఇచ్చేయమంటే మీకు ఇచ్చేస్తాను లేదు సెపరేట్ సెపరేట్గా కావాలన్నా కూడా నేను పంపిస్తానండీ ఇంకా మీకు ఫ్రిడ్జ్ లోకి ఏమన్నా వాటర్ బాటిల్స్ మాది హోల్ సేల్ ప్రైజ్ ఏ అండి బయట బయట షాప్స్తో పోల్చుకుంటే మీకు అన్నీ తక్కువే ఉంటాయండి ప్రైజెస్ మన దగ్గర మెంబర్ షిప్ కార్డు కూడా ఉందండీ షిప్ కార్డు కూడా ఉంది షిప్ కార్డు కూడా ఉంది మీరు ఒకసారి షిప్ కార్డు తీసుకున్నారంటే ప్రతీ మంత్ ఆ కార్డుతో స్వై ఆ కార్డుతో మీరు కొంత అమౌంట్ అనేది ఆ కార్డులో యాడ్ అవుతూ ఉంటుంది సో మీరు దాంతో కూడా షాపింగ్ పాయింట్స్ యాడ్ అవుతాయండీ మీరు దాంతో కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఓకే అండి ఓకే అండి త్యాంక్ యూ త్యాంక్ యూ